నేను నా ఫస్ట్ ప్రోడక్ట్ మొబైల్ తీసుకున్నాను ఇది వివో ఎస్ వన్ మొబైల్ చాలా బాగుంది చాలా తక్కువ వెయిట్ ఉంది ఛార్జింగ్ కూడా చాలా ఎక్కువ కాస్ట్ ఉంది కెమెరా కూడా ఫ్రంట్ కెమెరా థర్టీ టూ మెగా పిక్చర్ బ్యాక్ కెమెరా సిక్స్టీ ఫోర్ మెగా పిక్చర్ ఇంటర్నల్ జిబి వన్ ట్వంటీ ఎయిట్ జిబి ఎక్స్టర్నల్ జిబి టూ ఫిఫ్టీ ఫోర్ జిబి చాలా బాగుంది ఛార్జింగ్ అయితే మాత్రం వన్ డే ఫుల్ డే వస్తుంది మొబైల్ చాలా కంఫర్ట్గా ఉంది మనకి సాఫ్ట్ వేర్ కూడా చాలా బాగుంది మనం అర్థమయ్యే భాషలోని చాలా ఈజీగా మనం హ్యాండిల్ చేయడానికి బాగుంది అదే విధంగా వన్ హ్యాండ్ మొబైల్ యూజ్ చేయడం కూడా చాలా బాగుంది ముఖ్యంగా ఇందులో ఫీచర్స్ ఎక్కువగా వన్ హాండ్ డీలింగ్ చేయటం మనము ఇబ్బందిగా పడకున్నా సింపుల్గా మనం వాడుకోవచ్చు మొబైల్ని కలర్స్ కూడా మంచి కలర్ చూడడానికి మంచి లుక్ ఉంది మనకి చార్జర్ కూడా స్పీడ్ చార్జర్ ఇచ్చారు ఈ స్పీడ్ చార్జర్ కూడా మనకు అరగంటలో చార్జింగ్ ఎక్కిపోతుంది పూర్తిగా అదే విధముగా ఇయర్ బడ్స్ కూడా పెట్టుకున్న సరే మనకి వాయిస్ చాలా క్లారిటీగా వస్తుంది ఎటువంటి కనెక్షన్ అయినా సరే మనకు ఉంటుంది ఓటీటీ కూడా దీనికి ఉంది ఈ ఓటీటీ వలన మనకు ఏదైనా మూవీస్ కానీపెన్డ్రైవ్ ద్వారా మనకి చూసుకోవడానికి అవైలబుల్గా ఉంది చాలా బాగుంది సెట్టింగ్స్ కూడా చాలా బాగున్నాయి